చెప్పండి ఎవరండి అవునండి ఉందండి మా దగ్గర ఫుల్ బాడీ మసాజ్ ఉందండి మేము ఆయిల్ వచ్చి మంచి ఆయిల్ వాడతామండి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీకు ఫుల్ బాడీ మసాజ్ చేస్తామండి ఎందుకంటే మీకు ఎక్కడ పెయిన్ ఉందో మొత్తం మాకు తెలిసిపోతుంది మీకు క్వాలిటీగా రిలీఫ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా మీకు యూజ్ ఉంటుందండి అందుకని మీరు మమ్మల్ని మా షాప్ అలాగేమి ఉండదండి ఫైవ్ థౌజండ్ అవుతుంది మ్యామ్ మీకు రిలీఫ్ వచ్చేస్తుందండి వెంటనే అవునండి లేదండీ హోమ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి మా ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకుని వస్తాము కాకపోతే కొద్దిగా ఛార్జ్ అవుతుంది ఇంకా ఎక్స్ట్రా ఒక థౌజండ్ ఆలా అవుతుందండి లేకపోతే మా వెల్నెస్ సెంటర్కే వచ్చేయండి తీసుకుంటామండి మీకు నచ్చితే మీరే ఇస్తారండి మా ట్రీట్మెంట్ బాగుంటుంది మీరు మాములు టైమ్ రెగులర్ టైమ్కి వచ్చేయండి మీకెప్పుడు ఫ్రీ ఉన్నా మేము చేస్తామండి థ్యాంక్ యూ అండి సరే అండి